నమ అవునండి అవునండి

ఉన్నాయి డబుల్ బెడ్ రూమ్కి మీకు హాల్ హాల్ ఎంతుందో దాన్ని బట్టి చెప్ప వచ్చు మీకు హాల్ మంచిగానే పెద్దగ్గా ఉందా అయితే ఫోర్ చైర్స్ది తీసుకోండి

టేకుతోని కూడా ఉంటుంది అంటే టేకుతోని ఓన్లీ దర్వాజాలుంటాయి

ఉంది దర్వాజా ఒక్కటే టేకుతోని చేస్తాం అవును సార్ ఉన్నాయి డిజైన్సే చూపిస్తాం మీరు ఆర్డర్ ఇస్తే మీకు ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్ చేసి పెడతాం అవునవును ఆ మో ఆ మోడల్ కావాలా మీకు అంటే అలా ఓ అలా కాదండి మేము మీకు మేము అన్ని రకాలు చేస్తాం కానీ మీకు ఏ మోడల్ కావాలి అని కొన్ని డిజైన్స్ మేం చూపిస్తాం ఇప్పుడు చైర్స్ మన బల్లలు దర్వాజాలుంటాయి కదా అవి పర్టిక్యులర్గా మీరు ఈ డిజైన్ కావాలి అంటే అందులో అదే డిజైన్ చేస్తాం ఓకే సార్ రేపు రండి మరి

ఓకే అండి ఓకే ఓకే థ్యాంక్ యూ